హలో నమస్తే అండి అది చిట్టూరి హోటలే కదండీ చిట్టూరియా ఆ అవునండి నేను ఇదివరకు మీ దగ్గర కొన్ని ఐటమ్స్ తీసుకున్నానండి అవి చాలా బాగున్నాయి అవి అవును అవి మా ఫ్రెండ్స్ తిన్నప్పుడు చాలా చాలా బాగున్నాయి ఎక్కడ తీసుకొచ్చావు అని అడిగారు నన్ను వాళ్ళు మళ్ళీ మా ఫ్రెండ్సు వచ్చారు అనమాట అరే నువ్వు లాస్ట్ టైమ్ ఎక్కడైతే ఆర్డర్ చేసావో అవే ఆర్డర్ చేయమన్నారు మీరు చాలా బాగున్నాయి ఈ బట్టర్ నాన్ కూడా చాలా మెత్తగా ఉన్నాయి కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంది అవి అవి అవునండి ఆ ఐటమ్స్ అన్నీ నేను ఇప్పుడు మీకు చెప్తాను అవన్నీ నాకు పంపిస్తే నేను డెలివరీ బాయ్ వచ్చినప్పుడు అవి వాటిల అమౌంట్ అంత నేను అతనికి ఇచ్చేస్తాను అవునండీ అవును అది ఏమేమంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి అవునండీ చికెన్ ధమ్ బిర్యాని ఒకటి మటన్ బిర్యాని ఒకటి బట్టర్ నాన్ ఒక నాలుగు ప్లేట్లు అవును కర్రీ ఫ్రాన్స్ కర్రీ ఒకటి అవునండి కర్డ్ రైసు అవును అవునండి మీ హోటల్ గురించి చాలా బాగున్నాయ్ చెప్తున్నారు మా ఫ్రెండ్స్ ఆ ఐటమ్స్ అన్నీ నాకు పంపించండి ఓకే అవి పంపించండి మీ అమౌంట్ అంతా నేను ఆ డెలివరీ బాయ్ కి ఇస్తాను